నమస్కారమండి ప్రభ ఏజెన్సీ అండి మేం మీకు ఎలా సహాయ పడగలుగుతాం అవునండి అవునండి చెప్పండి బర్ ఓకే ఓకే ఓకే చెప్పండి చెప్పండి ఏ ఊరికి చెప్పండమ్మా ఎన్ని రోజులు ట్రావెల్ అండి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతారు అంటే ఎన్ని రోజులు ట్రావెల్ పుత్తూర్ నుంచి అంటే పుత్తూర్ ఆంధ్రప్రదేశ్ పుత్తూర్ ఆంధ్రప్రదేశ్ కదండీ తిరుపతి పక్కన ఓకే అండి ఓకే ఓకే ఓకే ఓకే చెప్పండి చెప్పండి అంటే అదీ మీరు చెప్పేదాన్ని బట్టి అండి ఇప్పుడు మీరు థర్టీ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి అంటే మాకు చాలా స్కీమ్స్ ఉన్నాయండి అవి పర్ డే స్కీమ్ ఉంది పర్ కిలో మీటర్ స్కీమ్ ఉంది స్కీమ్ ఉంది సో మేము అయితే పర్ కిలో మీటర్కి థర్టీ రూపీస్ తీసుకుంటామండి పర్ కిలో మీటర్కి సో మనకు థర్టీ మెంబర్స్కి కావాల్సిన బస్ ఉంది ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి తగ్గట్టు బస్ ఉంది చెప్పండి అంటే మాకు దానికి తగ్గట్టు బస్సెస్ ఉన్నాయండి అంటే థర్టీ మెంబర్స్ చెప్తున్నారు కాబట్టి మనకు థర్టీ మెంబర్స్ తగ్గట్టు బస్ ఉంది సిట్టింగ్ బస్సెస్ ఉన్నాయి స్లీపింగ్ బస్సెస్ ఉన్నాయ్ ఏసి బస్సెస్ ఉన్నాయి నాన్ ఏసి బస్సెస్ ఉన్నాయి సో ఒక్కొక్క దానికి తగ్గట్టు రేట్స్ అన్నమాట మీరు ఎలాంటి అంటే ఎన్ని రోజులు టూర్ మేడం ఎన్ని రోజులు టూర్ అది అంటే సెవెన్ డేస్కి ఓకే అంటే సెవెన్ డేస్కి అయితే మనకి పర్ డేకి బస్కి సెవెన్ డేస్ ఫార్టీ టు థౌజెండ్ అనమాట వరకు బస్ అయితే పాజిబుల్ అన్నమాట సో మనకు డ్రైవింగ్ కాస్ట్ ఒక ఫైవ్ తౌజెండ్ దాకా ఉంటుంది మనకి బస్ కాస్ట్కి ఫిఫ్టీ తౌసండ్ అవుతుంది మేడం సెవెన్ డేస్కైతే సో లేదండి ఫుడ్ అరేంజ్ చేయము ఫుడ్ అంత ఏం లేదు ఫుడ్ అరేంజ్ చేయము ఓన్లీ బస్ ఫెసిలిటీస్ మాత్రమే ఫుడ్ అరేంజ్ చేస్తే మాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజెండ్ ఎక్కువ అవుతుంది మేడం ఆ రెండు మనకు డెబ్బై ఐదు వేలు అవుతుందమ్మా

ఏం అవసరం లేదు మేడం మీరు ఒక రోజు ఆఫీస్ వచ్చి మాట్లాడారంటే నేను మీకు మొత్తం క్లారిఫై ఇస్తాను ప్రజెంట్ మీరు సెవెన్ డేస్ అంటున్నారు కాబట్టి మనకు ఒక సెవెంటీ ఫైవ్ దాకా పడతుంది సో ముందే వచ్చి మాట్లాడితే కొంచెం డిస్కస్ చేయగలుగుతా మేడం అంటే నావల్ల అయినంత వరకు డిస్కస్ చేయగలుగుతా మన మనకు ఆ ప్యాకేజ్ మనకు ఆ ప్యాకేజ్ ఉంది మేడం విత్ ఫుడ్ మనకు ప్యాకేజీ ఉంది సో మనకు ప్యాకేజ్ ఉంది సో థర్టీ మెంబర్స్ మనకు వెజ్ ఎంతమంది నాన్ వెజ్ ఎంతమంది అని ప్లాన్ చేశారంటే మనకు ఓకే అండి థ్యాంక్ యూ